మహేందర్ సింగ్ ధోని అతను చాలా నిరు నిరుపేద వారి కుటుంబం వారి కుటుంబ నలుగురే ఉండేవాడు వాళ్ళ వాళ్ళ నాన్న ఎప్పుడూ ఆయనకు చదువు చెప్పేవారు కానీ అతనుకు క్రికెట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండే అందుకనే దాని వల్ల అయినా ఈరోజు క్రికెట్ నుంచి ఆటను క్రికెట్ ఆటగాడిగా ఎంతో చా ప్రసిద్ధ పే పొందాడు

ఒకటే కాలంలో చాలామంది సెల్ ఫోన్స్లో కొత్త కొత్త గేమ్స్ లేస్తూనే ఉంటారు దీనివల్ల బయట ఆడే ఆటలు చా ముందు గురించి పోయి ఇప్పుడు అందరూ ఫోన్స్లో గేమ్స్ ఆడడంలో ఇష్టం ఉన్నారు ఎందుకంటే మ దాని వల్ల మనం ఇప్పుడు సెల్ ఫోన్స్లో గేమ్ కాకుండా బయట వెళ్లి ఆడాలి కూడా దానివల్ల మన శరీరకంగా చాలా మంచిగా ఉంటుంది ఇంకా శారీరక బలం కూడా ఉంటుంది దానివల్ల మనకు చాలా మంచిగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎక్కువ కొత్త ఆడే ఆటలు పిల్లలు ఫ్రీఫైర్ పబ్జి అని ఆటలు ఉన్నాయి చాలా ప్రసిద్ధి పొందాయి ఎందుకంటే అవి సెల్ ఫోన్స్లో ఆడుతూనే ఉంటారు ఆ ఆటల్లో మనిషిని ఇతర మనుషులతో చంపుతారు దాని వల్ల పిల్లలకు ఎంతో దాని మీద ఎంతో ఏకాగ్రత పెడుతుంటారు కానీ దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎందుకంటే దాని కి దానికి దానికి దానికే సమ్మితం అయిపోతున్నారు మనకు కష్టంగా ఉంటుంది ఆ పిల్లలు ఆటలు ఆడాలి కానీ వేరే సెల్ ఫోన్స్లో ఆటలాడకుండా బయటకెళ్ళి శారీరకంగా ఆటలు ఆడితే మన చాలా ఇబ్బంది చా ఎన్నో ఇబ్బంది వ్యాధులు అనేవి మనకు సమకూరుతాయి కానీ ఈ కాలంలో పిల్లలు సెల్ ఫోన్స్లో ఆటలు ఆడుతున్నారు

దానివల్ల పిల్లలకు సంతోషం పెరుగుతుంది కానీ శారీరకంగా ఏమీ లాభంగా ఉండ ఉండదు దానివల్ల పిల్లలకు శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ పందులు వస్తూనే ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లలు ఎవరికి వెంట లేరు వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తున్నారు అందుకని తల్లిదండ్రులు కూడా వాళ్లకు చెప్తున్నారు కానీ వాళ్ళు

బయట ప్రపంచానికి ఏది ఏది ఏ సంబంధం లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక దగ్గరనే తింటూనే తింటూ అన్ని చేస్తూ సెల్ఫోన్ గేములు ఆడుతున్నారు కానీ వాళ్లద వాళ్లకు ఉపయోగం లేదని వాళ్లకు ఇంకా తెలుస్తలేదు దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఈ కాలంలో పిల్లలు ఇంకా ఆ గేమ్లకు మానసికంగా మానసికంగా ఇష్టపడుతున్నారు దానివల్ల ఎప్పుడు వాళ్లు ఆ గేమ్లకే ఆడుతున్నారు కానీ మాకు మా ఒక మిత్రుడు ఆయన రాత్రి పూట పడుకునేటప్పుడు కూడా నిద్రలో ఆ గేమ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు దానివల్ల వాళ్ళు ప్రో వాళ్ళు బదులు పడుతూ ఉంటారు అందుకని మనం ఎప్పుడూ ఎప్పుడు శారీరకంగా ఆటలు ఆడుతూ ఉండాలి ఇంకా ఎన్నో కొత్తలో ఆటలు కొత్త ఆటలు ఉన్నాయి దానిలో క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ చదరంగం ఇంకా ఎన్నో ఆటలు ఆడుతూ దానివల్ల మనకు